నేను కటింగ్స్ నుండి మరియు విత్తనాల నుండి మొక్కలను పెంచే ప్రయత్నం చేశాను కటింగ్స్ నుండి మొక్కలకు పెంచడం చాలా సులభం కాని విత్తనాలనుండి మొక్కలను పెంచడం కొంచెం ఎక్కువుగా సమయం మరియు కృషి అవసరం కటింగ్స్ నుండి మొక్కలను పెంచడానికి మీరు ఒక ఆరోగ్యకరమైన మొక్క నుండి ఒక గట్ కటింగ్ ను తీయాలి కటింగ్ లో కనీసం ఒక జోడి ఆరోగ్యకరమైన ఆకుల మరియు ఒక శాఖ ఉండాలి కటింగ్ ను నీటిలో లేదా మట్టిలో ఉంచండి మరియు అది నాటాల్సిన అవసరమైన మొత్తంలో వేర్లు పెరగడానికి అనుమతిస్తాయి విత్తనాలు నుండి మొక్కలను పెంచడానికి మీరు ఒక మంచి నాణ్యతగల విత్తనాలను కనుగొనాలి మరియు వాటిని సరైన రీతిలో నాటాలి విత్తనాల ఒక సన్నని పొర మట్టిలో ఉంచండి మరి వాటిని తేమగా ఉంచండి విత్తనాలు నాటాల్సిన అవసరమైన మొత్తంలో మొలకెత్తడానికి కొన్ని వారాలు పడతాయి మొక్కలను పెంచడం ద్వారా నేను నేర్చుకున్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఎంటో చెప్తాను ప్రతీ మొక్కకు దాని స్వంత ప్రత్యేకమైన అవసరాలు ఉన్నాయి కొన్ని మొక్కలు ఎక్కువ నీరు అవసరం మరి కొన్ని తక్కువ కొన్ని మొక్కలకి ఎక్కువ సూర్యరశ్మి అవసరం మరి కొన్ని తక్కువ మీ మొక్కల అవసరాలను అర్దం చేసుకోవడం ద్వారా మీరు వాటిని ఆరోగ్యకంగా మరియు సో బలంగా ఉంచవచ్చు మొక్కలను పెంచడానికి కొత్త సమయం మరియు కృషి అవసరం మొక్కలను తరుచుగా తనిఖీ చేయండి అవసరమైన సంరక్షణ అందించాలి మొక్కలను పెంచడం చాలా బహుమతంగా ఉంటుంది మీరు మీ స్వంత చేతులతో ఒకత కొత్త జీవితాన్ని సృష్టించడమై ఒక ఆనందాన్ని అనుభవించచ్చు నేను ఇప్పటికీ మొక్కలను పెంచడం నేర్చుకుంటూనే ఉన్నాను కాని నేను ఈ ప్రక్రియను ఆనందిస్తునాను మొక్కలను పెంచడం నాకు ప్రకృతిలో కనెక్ట్ అవడానికి మరియు నా స్వంత చిన్న తోటని పెంచడానికి ఒక మార్గం చాలా ఉంది